తెలుగు రాని వ్యక్తులతో నేను వారికి తెలుగులో చెప్పి అర్ధం అయ్యేలాగ చెప్పడానికి నేను ప్రయత్నం ఎలా చేస్తాను అంటే నా యొక్క శరీరాన్ని నా యొక్క సైగల ద్వారా సైగలు చేస్తు నేను చెప్పే దాన్ని వారు అర్ధంచేసుకునే విధంగా నేను సైగలు చేస్తాను నేను చేసే సైగల ద్వారా అవతల వ్యక్తి నేను ఏమి చెప్పాలి అనుకుంటున్నానో అలాగ అర్ధం చేసుకొని దాన్ని గ్రహిస్తాడు నేను చేసే నేను ఎటువైపు అన్నా నా చెయ్యిని చూపించి అది అది అది అనగా వారు దాన్ని చూస్తారు దాన్ని బట్టి వారికి వారు అర్ధంచేసుకొని తెలుగును కూడా వారు అర్థం చేసుకుంటారు అలాగే నాకు అనుకోకుండా ఒకసారి ఇటువ ఇటువంటి పరిస్థితి ఎదురు అయ్యింది అది ఏంటంటే అనుకోకుండా నేను ఒక వేరే ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరిలో తెలుగురాని వారితో నేను అలాగే మాట్లాడి సైగల ద్వారా నేను నా యొక్క నేను ఏమి అయితే చెప్పాలి అనుకున్నానో అవి వారికి అర్ధమయ్యేలాగ చేసుకున్నాను